మీరు టివిలో ఏదేనా వార్త చర్చలు చూసారా వాటి గురించి మీ అభిప్రాయం ఏమిటి ఎవరైనా న్యూస్ యాంకర్లు పేరు చెప్పగలరా వార్తలు సమాచారం అని అర్ధం ఈ సమయంలో రాష్ట్రీయ మరియు అంతర్జాతీయ వార్తలు విజ్ఞాన కల వాణిజ్య ఆరోగ్య అధ్యయనాలు సంసృతి అనుభవాలు సినిమా క్రిడా పాటలు టెక్నాలజీ వాస్త్రం అన్ని రకాల విభిన్న విషయాలు ఉంటాయి వీటిలో ఏదో మీకు మెచ్చుకున్న వార్త విషయాన్నీ నాకు చెప్పండి వార్తలు చెప్పేవారు వార్త సమయంలో వివిధ రకాలుగా సమాచారం సమీక్షిస్తా సమీక్ష్య చీ సమీక్షిస్తారు ప్రజలకు పరిజ్ఞానం అందిస్తారు మరియు వార్తలను వాక్యానిస్తారు వార్తల విధులు టెలివిజన్ రేడియో తప్పు వెబ్సైట్లు సోషల్ మీడియా ఆఖిల జాగ్రత్త అన్నీ ఉన్నాయి వార్త సమయంలో న్యూస్ అన్నీ మరియు వార్తని పరిశీలిస్తుంటారు పాఠకులకు వివరాలను అందిస్తారు వార్త విధులను ప్రస్తుతం పాలిస్తారు వార్తల మూలంగా వేరువేరుగా ఉన్న వార్తలు ప్రతేకంగా తనిఖీ చేస్తారు మరియు సర్వజనికంగా వివరణాత్మకంగా ప్రకటించండి సాక్షి టీవీ గురించి తెలుసుకుందాం సాక్షి టీవీ భారతీయ న్యూస్ చానల్లో ఒకటి ఇది తెలుగు భాషలలో ప్రసారం కావడంతో తెలుగు జనాభాలో చాలా ప్రియమైన ఛానల్లో ఒకటి ఇది ప్రస్తుతం ప్రజలకు ప్రసారమైన న్యూస్ బిసినెస్ వ్యాపారం క్రీడ రాజకీయాలు సాంకేతిక సమాచారం చాలికలు రాజకీయ పార్టీ సమాచారం సినిమా వ్యవహారా సమాచారం రాజకీయ సమాచారం ఆరోగ్య సమాచారం సమాజ సమాచారం మరియు అన్ని ఇతర ప్రాకారాలు చూపిస్తుంది ఇది తెలుగు బాషలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వార్తలను అందిస్తుంది ఈ ఛానళ్లు ఉన్నాయి రెండు ముఖ్యమైన ప్రోగ్రాంలు ముంబై మంచిది మరియు జాగ్రత్ చానమ్ సాక్షి టీవీ కూడా తెలుగు రాష్ట్రాలలో ప్రత్యెక ఛానల్గా అందుబాటులో ఉంది అందులో జగన్ గురించి తెలుపుతారు సాక్షి టివి అంటే మొత్తం జగన్ కి సంబంధించి ఛానల్ టివి నైన్ బారతీయ న్యూస్ ఛానల్లు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఇది తెలుగు బాషలో ప్రసారం కావడంతో తెలుగు జనాభాతో చాలా ప్రియమైన ఛానెళ్లలో ఒకటి ఇది ప్రస్తుతం ప్రజలకు ప్రసారమైన న్యూస్ బిసినెస్ వ్యాపారం క్రీడా రాజకీయాలు సాంకేతిక సమాచారం రాజకీయ పార్టీ సామాచారం సినిమా వ్యవహరం సమాచారం రాజకీయ సమాచారం ఆరోగ్య సమాచారం మరియు అన్నీ ఇతర ప్రాకారాలు చూపిస్తుంది ఈ ఛానల్లో ఉన్నాయి ప్రధానంగా ప్రతేకంగా ప్రసారం చేస్తున్న సరికొత్త సినిమా బిగ్ న్యూస్ మరియు ఎడ్జ్ అఫ్ టెన్షన్ ప్రోగ్రాములు తెలుగు న్యూస్ ఛానల్తో ప్రతేక స్థానం ఉంది